హలో హలో సార్ ఫుట్బాల్ ట్రైనింగా వివేక్ సారా మీరు నా పేరు షుశా సుశాంత్ అండి నేను మీ అకాడమీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను మాది వచ్చేసి ఖమ్మం సార్ మరి ఎన్ని షిఫ్ట్లు వారీగుంటాయి సార్ ట్రైనింగ్ అనేది

సార్ మరీ ఫీజ్ ఎంతకి స్టార్ట్ జేస్తారు సార్ ఇంతకుముందు ఇంతకుముందు మా సైడ్ నుండి ఎవరైనా జాయిన్ అయ్యారు కద సార్ మీ అకాడమీల అచ్చ మేము గోల్ గీపర్ కావాలనుకుంటున్నా

ఫిజికల్గా ఫిజికల్ ట్రైనింగ్ అంత ముఖ్యమా సార్ అట్లయితే కొంచెం ఫీజ్ తక్కువ తీసుకోవాలి సార్ మరి ఏ స్టేడియం సార్ ఏ స్టేడియంకి రావాలి ఏ స్టేడియం ఇస్తారు సార్ కోచింగ్ ఓకే ఎర్లీ మార్నింగ్ అదంత దూరం రాగాలేం సార్ మేము ఓకే సార్ థ్యాంక్ యూ